అసలు ఈ ఆన్లైన్లో నేను ఒక డ్రెస్ తీసుకున్నా అది ఎంత చెండాలంగా వచ్చిందంటేనే మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు చాలా కోపం వస్తుంది నేను ఒక్క సైజు పెడితే ఒక్క సైజు వచ్చింది ఒక కలర్ పెడితే ఒక్క కలర్ వచ్చింది అసలు ఇట్లా సైజు ఇంత చిన్నగా పెడితే ఎట్లా వేసుకుంటారు అనుకోని ఇట్ల పెడితే అసలు నేను ఇట్లా అందుకే నేను ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటేనే నేను నమ్మను కాకపోతే మా ఫ్రెండ్ తీసుకోమందని చెప్పింది తీసుకున్నా ఇంత చెండాలంగా వస్తుంది అని నేను అస్సలు అనుకునే అనుకోలేదు కనీసం సైజు పెద్దగా వస్తే దాన్ని మనకు అందుబాటులో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కాని సైజు ఎంత చిన్నగా వస్తే అసలు ఎట్లా చేస్తారో కూడా నాకు అసలు అర్థం అయితలేదు చాలా కోపం వస్తుంది ఇంత ఘోరంగా కోపం వస్తుందంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను ఇంత దరిద్రంగా ఉందంటే ఎంత వెలిసిపోయిన కలర్ పెట్టారు నేను తిక్ డార్క్ కలర్ పెడితే ఇంత పాడైపోయిన కలర్ పెట్టారు ఇంత చెండాలంగా ఉంటుంది ఎంత కోపం వస్తుంది అసలు ఇంకా దీనికట ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలంటా ఫైవ్ స్టార్ రేటింగ్ కాదు అసలు ఒక్క రేటింగ్ కూడా ఇచ్చుడే తక్కువ దీనికి జీరో రేటింగ్ చండాలం అసలు నేను చెప్తున్నాను ఎవ్వరి ఇట్లా ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకొని తీసుకోవద్దు ఎందుకంటే అంత చండాలంగా వచ్చింది ఇది ఉత్త గలీజ్గా కూడా ఉంది కోపం వస్తుంది నాకు అయితే నిజంగా చెప్తున్నా మీరైతే ఎవరు తీసుకోకండి నేను ఎప్పుడూ నెగటివ్ కామెంట్ పెడుతున్నాను ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా పెడతలేను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ చాలా చెండాలంగా వచ్చిందా అసలు మంచిగా లేదు అసలు బాలేదంటే బాలేదు అంటే బాలేదు బాలేదు బాలేదు దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ లేదు ఏ రేటింగ్ లేదు ఒక సైజు పెడితే ఒక సైజు వచ్చింది ఒక కలర్ పడితే ఒక కలర్ వచ్చింది ఇంత తక్కువ నేను డార్క్ కలర్ పెడితే లైట్ కలర్ వచ్చింది అసలు ఎట్లా వేసుకుంటారు ఇంత చిన్న సైజు ఎట్లా చేసుకుంటారు పెద్ద సైజు ఉన్న కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అసలు ఈ డ్రెస్సు ఏం బాలేదు బాలేదు బాలేదు